నేను డ్యాన్స్ పోటీలో పార్టిసిపేట్ చేసాను ఆ అనుభవం ఎలా ఉందంటే నేను ఒక ఇన్స్టిట్యూట్లో డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసాను నాకు చాలా అంటే చాలా హ్యాపినెస్ ఇచ్చింది నేను ఎప్పుడూ డ్యాన్స్ పోటీలో పార్టిసిపేట్ చేయను కాని అలా చేయడం వలన నాకు ఒక మంచి మెమరబుల్ మూమెంట్ వచ్చింది నాకు అనుభవం చాలా అంటే చాలా గుర్తుంది చాలా ఉంది